హలో మ్యాడం మా పిల్లలకి లీవ్ కావాలి మ్యాడం పునీత్ కుమార్

టెన్ డేస్ మ్యాడం తిరుపతి వెళ్ళాలి మొక్కుంది

మొక్కు మ్యాడం చూడండి అదే మొక్కుంది మొక్కుంది మ్యాడం ఇంటి కాడ చదివిస్తాం సరే మ్యాడం ఇంటి కాడ చదివిస్తానులే మ్యాడం కూడా కొంచం భయం చెప్పండి స్కూల్లోని సరే మ్యాడం ఓకే మ్యాడం టెన్ డేస్ చూడండి మ్యాడం మళ్ళీ తిరుపతి మొక్కొకటి కదా మ్యాడం చాలా దూరం ఒకటి టైం పడుతుంది వచ్చిన తర్వాత రాయించే

మేము చదివిస్తామండీ సరే మ్యాడం కొద్దిగా మీరు కూడా చూడండి భయం చెప్పండి పర్లేదు అదే మొక్కు మ్యాడం తిరుపతి కదా మొక్కు చెల్లించాలని సరే మ్యాడం థ్యాంక్ యు మ్యాడం అలాగేనండీ